నాకు అన్నిటికంటే ఇష్టమైన ఆట తాడాట దీన్ని నేను స్కూల్లో చిన్నప్పుడు చాలా స్పీడ్గా త్వరగా ఆడేదాన్ని అందరికంటే ఫస్ట్గా నిలిచేదాన్ని నాకు ఎప్పుడూ తాడు ఆటలో ఫస్ట్ ప్రైజే వచ్చేది ఇప్పుడుఇప్పుడు కూడా నేను చాలా సార్లు తాడాట ఆడుతు ఉంటాను నా పిల్లలకు కూడా నేను తాడు ఆట నేర్పించాను వారు కూడా స్కూల్లో ఎప్పుడు ఫస్ట్నే వస్తారు వాళ్ళకి మంచి మంచి బహుమతులు కూడా వస్తాయి దీని వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది నాకు అన్నింటికంటే చాలా ఇష్టమైన ఆట తాడు ఆట